హలో ఐ ఆర్ సీ టీ సీ కస్టమర్ కేరేనా అండి నా పేరు కావ్య మేఘన నేను చీరాల నుంచి మాట్లాడుతున్నాను మాకు ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలి చీరాల టూ హైదరబాద్ ఏమైనా ట్రైన్స్ ఉంటే కొంచెం చెప్తారా చూసి ఏం ఏం ఉన్నాయి అండి మేము మామూలుగా నార్మల్గా అయితే నారా నారాయణాద్రి టికెట్ బుక్ చేసుకోవాలి అనుకున్నాము కానీ కొన్ ఉంటే ఓకే చెప్పం చెప్తారా కొంచెం అవైలబిలిటీలో ఉందా లేదా అని చెప్తారా అయితే నాకు ఏసీ టూ టైర్ కానీ త్రీ టైర్ కానీ బుక్ చేయగలరా కొంచెం చూసి చెప్పండి నాలుగు సీట్లు కావాలి చీరాల టూ హైదరబాద్ ఉన్నాయా సార్

రిజర్వేషన్ అవైలబులిటీలో ఉన్నాయా సార్ అయితే అయితే నారాయణాద్రి కొంచెం ఎలా బుక్ చేసుకోవాలో మాకు ఎక్స్ప్లయిన్ చేయరా కొంచెం తెలియదు సార్ మాకు యాప్స్ కానీ అవి ఉన్నాయి కానీ మాకు అర్దంగావు కొంచెం చేయండి సార్ ఫస్ట్ టైమ్ చూసి చెప్పండి సార్ చూసి చెప్పండి సార్ మీ లిస్ట్లో కాస్ట్ ఎంత పడతది సార్ ఏసీ ఏసీ ఏసీ టూ టైర్ టెన్త్న వెళ్ళాలి అనుకుంటున్నాం సార్ మేము ఈ రోజు ఫిఫ్త్ కదా కొంచెం బుక్ చేయండి సార్ ఓకే సార్ థ్యాంక్యూ సార్